సూపర్ మార్కెట్ ఏనాండి మాకు రేట్లు ఎట్లున్నయండి మ్యాంగోస్ కావాలి కేజీ సపోటా దానిమ్మ నల్ల అంగుర్లు తర్వాత ఓకే ఓకే నాలుగు రకాలు కావాలండి

సపోటా సపోటా దానిమ్మ జామకాయలు అండి తక్కువ లేదా అండి అదేనండి అదే తాక్ ఎట్లాగో తక్కువ సరేనండి తక్కువ కొంచెం తక్కువ చేసి ఇవ్వండి సరేనండి మాకు ఈ ఐదు రకాలు ఫ్రూట్స్ కావాలండి దీంట్లో తక్కువ డిస్కౌంట్ చేసి ఇవ్వండి కానీ మంచిగా ఫ్రెష్గా ఉండాలండి అదేనండి ఇంక వేరే వాటి ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయాండి వేరే ఐటెమ్స్ వాటి కూడా అదే కానీ తక్కువ చేసి ఇవ్వండి మాకు రేటు మీరు అన్న రేట్ అయితే ఉండదు కదండి ఎంతైనా డిస్కౌంట్ పోతుంది కదా

అవునండి కానీ మరి అంతకి అంత రేట్ ఉందాండి తక్కువ చేసి చేసి ఇవ్వండి మాకు సరేనండి కానీ మాకైతే కొంచెం తక్కువకే ఇవ్వండి నాలుగు ఐటెమ్స్ కావాలండి ఇవ్వండి మ్యాంగో దానిమ్మ సపోటా జామకాయ సరేనండి అదే కొంచెం పెద్ద సైజ్ ఉండాలండి చిన్న మరి చిన్నగా కాకుండా మరి చిన్నగా కాకుండా మీడియం రకం అన్నా ఉండాలి ఓకేనండి త్యాంక్ యూ సరేనండి ఓకేనండి సరేనండి డిస్కౌంట్ చేసి ఇవ్వండి మీరన్న రేటు కాకుండా ఓకేనండి త్యాంక్ యూ అండి